నేను ఈరోజు వచ్చి నా హెల్త్ పరంగా పరీక్షలు చేయించుకుంటాను మరి మీరు ఎప్పుడూ నాకు అందించగలుగుతున్నారు నా రిపోర్ట్లు అంటే ఆరోగ్యపరంగా మీ హెల్త్ నా హెల్త్ పరీక్షలు అవి రిపోర్ట్లు నాకు ఎప్పుడు అందించగలుగుతారు నేను ఎప్పుడు రావాలి